మేము చిన్నతనంలో చాలా ఆటలు ఆడేలా ఆడేవాళ్ళము ఎలా అంటే తొక్కుడు బిళ్ళ కోతికొమ్మచ్చి ఐదు రాళ్ళతో కచ్చకాయలు అని చెప్పి ఇలా స్కిప్పింగ్ అండ్ ఇలాంటివి చాలా ఆటలు ఆడే వాళ్ళం అండ్ కోతి కొమ్మచ్చి అంటే అది వేరే రకమైన ఆట అది చెట్లు ఎక్కడాలు అవి ఇవి ఉంటాయి అంటే దాగుడుమూతలు కూడా ఆడేవాళ్ళం దాగుడుమూతలలో ఎవరు అయితే ఫస్ట్ చూస్తారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కౌంట్ చేసి వాళ్ళు దొంగలాగా చూపిస్తారు అండ్ తొక్కుడు బిళ్ళ అంటే ఆరు డబ్బాలు గీస్తారు ఆ డబ్బాలలో లాస్ట్ డబ్బా ప్లేస్ ఉంటుంది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినాక లాస్ట్ లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కు వస్తే వాళ్ళు విన్నర్ అవుతారు అండ్ తొక్కుడు బిళ్ళలలో వచ్చి ఆరు డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలో నుంచి బయటికి వెళితే అవుట్ అండ్ లోపల ఆడితే వాళ్ళు విన్ అయినట్టు ఆ డబ్బా నుంచి బయటికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఆడే ఛాన్స్ ఉండదు మిగతా వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు అడాల్సి వస్తుంది అండ్ ఐదు రాళ్ళతో కచ్చకాయలంటే అది అది ఆ ఆట కూడా బాగుంటుంది నేను చిన్నప్పుడు మా అన్న మా అన్నతో కూడా ఆడేదాన్ని ఎందుకంటే మా అన్న ఎక్కువ గెలిచేవాడు అందులో అండ్ క్యారమ్ బోర్డ్ కూడా బాగా ఆడే వాళ్ళం క్యారం బోర్డ్లో ఆటాణ రూపాయి ఐదు రూపాయలు అని చెప్పి ఇట్లా పెట్టుకుంటు ఉండే అండ్ అవి క్యారమ్ బోర్డు అం క్యారమ్ బోర్డు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎలా అంటే క్యారమ్ బోర్డు ఆడినప్పుడు మేము ఎలా అంటే మనీ ఇప్పుడు నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే నేను క్యారమ్ బోర్డ్లో ఒక ఒక ఐటమ్ తీసుకోవచ్చు ఐటమ్ కొనుకోవచ్చు అన్నట్టు అంటే ఆ గేమ్ వరకు ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఆ ఫైవ్ రూపీస్లో క్యారమ్ బోర్డు మెయిన్ పా మెయిన్ బాడీ కొనచ్చు అది కొంటే నా ఆపోజిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొట్టినప్పుడు ఆ వాళ్ళ కాయిన్ నేను కొన్న ఐటమ్ మీద పడితే అది నాకువచ్చినట్టు అవుతుంది ఆ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుండే ఎలా అంటే నా ఫోర్ మెంబెర్స్ ఉంటుండే నలుగురు ఉంటుండే ఇద్దరు వేరే టీం ఉంటుండే ఇద్దరు వేరే టీమ్ ఉంటుండే నేను మా అన్న కావాలనే వేరే టీమ్ ఉంటుండే మా అన్న చాలా బాగా ఆడతాడు క్యారమ్ బోర్డు ఎప్పుడు మా అన్న ఆడినా కానీ మా అన్ననే గెలుస్తాడు అందుకే ఎప్పుడు మా అన్నని వదిలే వదలను ఎలా అంటే నేను మా అన్న ఒకటే టీం ఆడాలి మిగతా వాళ్ళు అందరు వేరే టీం చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే మా అన్న ఉంటే ఎలాగైనా గెలుస్తామని నమ్మకం ఉంటుంది కదా అలాగే మా ఫ్రెండ్స్ అందరు వేరే టీం ఉంటుండే నేను మా అన్న వేరే టీం ఉండే ఉండే వాళ్ళం అండ్ వాళ్ళు కొట్టినప్పుడు బాగా కొడుతుండే నేనే కొంచెం చిన్నచిన్నగా కొడుతుండే నాకు ఎక్కువ గేమ్ ఆడ ఆడడానికి రాదు అది క్యారమ్ బోర్డు కానీ చాలా ఇష్టం నేను కొట్టినప్పుడు జస్ట్ అప్పు అప్పుడప్పుడు అదృష్టం ఉన్నప్పుడు వన్ ఆర్ టూ కాయిన్స్ పడతాయి లేకపోతే మొత్తం పడవు ఇక మా అన్నకొడితేనైతే ఇక నాన్ స్టాప్ కొడుతు ఉంటాడు కొడుతు ఉంటాడు కొడుతు ఉంటాడు అవి కాయిన్స్ పడతు ఉంటాయి అలా ఎక్కువ కాయిన్స్ సంపాదించవచ్చు అలా ఎక్కువ కాయిన్ సంపాదించినప్పుడు మనం ఆ క్యారమ్ బోర్డ్లో ఏదో ఒక లైక్ సంథింగ్ లాస్ట్కి అన్నీ కొన్న తర్వాత ఒక హోల్ ఉంటుంది కదా కొట్టే హోల్ ఆ హోల్ కొంటాము ఆ హోల్ వచ్చిటెన్ కాయిన్స్కి ఆ హోల్ వస్తుంది అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎట్లా అంటే దానికి ఛాన్స్ ఒకటేసారి ఉంటుంది కాబట్టి ఫైవ్ రూపీస్ కాయిన్ పడ్డ తర్వాత ఆటాణా వచ్చి ఆటాణా కాయిన్ అండ్ వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ కాయిన్ పడ్డ తర్వాత ఈ రెండింటిలో ఏదో ఒకటి పడితే మనకి ఫైవ్ రూపీస్ వస్తుంది లేకపోతే మనకు రాదు సో ఆ రూల్ ఉంటుండే కదా చిన్నప్పటి నుంచి క్యారమ్ బోర్డులో ఇక నాకు ముందే ఒక్క కాయిన్ కూడా పడదు అండ్ ఆ ఐదు రూపాయలు కాయిన్ వేసి మళ్ళీ వన్ రూపీ కాయిన్ అంటే అది అదృష్టం ఉంటే పడుతుంది నాకు మా అన్నకైతే ఆటోమేటిక్గా పడిపోతుంది అన్న బాగా ఆడుతాడు కాబట్టి ఎలా అయినా ఆయనకి వస్తుంది నేను చాలాసార్లు ట్రై చేసాను ఎట్లయినా కొట్టా ఎలా అయినా ఎలా అయినా కొట్టాలి ఫై రుపీస్ కాయిన్ తీసుకోవాలి అండ్ వన్ రూపీ కాయిన్ తీసుకోవాలని కానీ కొన్ని కొన్ని సార్లు వర్క్ అవుట్ అయింది కొన్ని కొన్ని సార్లు కాలేదు ఎలా అంటే కానీ మ్యాక్స్ ట్రై చేసినా కొట్టడానికి కొట్టినా ఒక్కొక్కసారి కొట్టినా మా అన్న మెచ్చుకుండు కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ కదా అందరు రాదు రాదు అంటున్నారు చాలా బాగా ఆడినాను చాలా బాగా ఆడినా నేను ప్రా వాళ్ళందరు రాదు రాదు అన్నందుకు నేను బాగా ప్రాక్టీస్ చేసినాను మా అన్నతో ఆడిన మా అన్నతో ఒకసారి గెలిచి చూపించినాను మా అన్న కూడా తెగ మెచ్చుకున్నాడు ఇవాళ చాలా బాగా ఆడింది అంటే క్యారమ్ బోర్డు అంటే అందరికి ఇష్టం ఉంటుంది క్యారమ్ బోర్డు మాక్సిమం అలా ఆడేది బాగా ఎంజాయ్ చేస్తుండే క్యారమ్ బోర్డు ఆడుకుంటు ఎలా అంటే మేము గెలిస్తే మాకు వాళ్ళు సంథింగ్ ఏదైనా పార్టీ ఇచ్చేవాళ్ళు సమోసా చాయ్ ఏదో ఒకటి తినిపించేవాళ్ళు అది ఒక రూల్ పెడుతుండే మేము క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఆ రూల్ పెట్టి ఇలా చేస్తే మీరు ఓడిపోతే మాకు ఇది ఇప్పించాలి మేము ఓడిపోతే మీకు అది ఇప్పిస్తాం అని చెప్పి క్యారమ్ బోర్డులో ఒక రూల్ పెట్టినాం ఆ రూల్ కంటిన్యూ అయితుండే ఏదోక ఏదో ఒకటి ఇపించడం థమ్స అప్ అది ఇది ఏదో ఒకటి ఉంటుండే కానీ నేను కూడా బాగా ఆడుతుండే చాలా బాగా ఆడిన బాగా చాలా బాగా ఆడిన అప్పట్లో క్యారమ్ బోర్డు ఇష్టం లేదు అన్నా కానీ బాగా ఆడినాను ఇది నేను చిన్నప్పటి నుంచి బాగా ఆడిన గేమ్స్